ఈ రోజుల్లో కళలు కాని చేతి పనులు కాని చేనేత కార్మికుల పనులను కాని వాటికి ఉన్న ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది అండ్ వాటికి కావాల్సిన విలువలు కాని గౌరవం కానీ వాటికి దక్కుతూనే వస్తున్నాయి వాటికి ఉన్న ప్రాముఖ్యత మన భారతదేశం నుంచి కూడా బయటికి వెళ్ళి వాటికి కావాల్సిన గౌరవం కూడా దక్కుతూ రావడము మనము చూడొచ్చు అండ్ కళలు కాని చేతిపనులను కాని షోలలో కాని పెద్ద మంచు సినిమాలలో కాని లేదా ప్రకటనలో కాని చాలా చాలా చాలా చోట్ల ఉపయో ఉపయోగించారు మనము చూసుకుంటే ప పెద్ద పెద్ద సినిమాలా రాజన్న కాని అండ్ భరత్ అనే నేను నాటి పెద్ద మూవీస్ పెద్ద సినిమాల్లో కూడా మన చేతి పనులను చాలా చక్కగా వాడడం చూపించారు చే చేనేత కార్మికులు చేనేత కార్మికులును చాలా బాగా చూపించారు రాజన్న మూవీలో మన కుండలు చేయడము చాలా డీటెయిల్గా లోతుగా చూపించారు అండ్ వాటిని ఉపయోగించిన వాటిని చ్చా ఉపయోగించడం కూడా ఎలాగో చాలా బాగా చూపించారు వాటికి ఉన్న విలువలు కాని అండ్ వాటికి కావాల్సిన సపోర్టు కూడా మన భారతదేశం నుంచి ఇటు ప్ర ప్రధానిగారి దగ్గర నుంచి కూడా అందడము ఈమధ్య మనము చూస్తూనే ఉన్నాము అన్ని సినిమాల్లో ప్రకటించి వాటికి ఉన్న విలువలు పెంచడానికి మా పెంచడానికి అండ్ వా వాళ్ళ చేతి కష్టము వృధా పోకుండా వాళ్ళకి ఉన్న టాలెంట్ని గుర్తించడానికి తగిన సపోర్టు లభిస్తూనే ఉంది

దిగ్గజ షోలు ఈటీవీలో వచ్చే షోలు కాని మంచి తెలుగులో ప దిగ్గజ షోలు లొ లాంటిలో కూడా వీటిని ఉపయోగిస్తూ మనకి దానికి ఉన్న ప్రాముఖ్యత తెలుపుతూ దా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు అండ్ మా మన జీవితంలో కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి అనే వాటి ఇప్పుడు వాటి పైన కూడా మనకి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మంచి మంచి సినిమాల్లో చెప్పడం ద్వారా అనేకమందికి జనాల్లోకి కావాల్సిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చే అంటే దాన్ని విధివిధానాలు కాని దాని వాడకం కాని దానికున్న ప్రాముఖ్యత కాని అండ్ రాబోయే రోజుల్లో అది ఎంతవరకు పాత్ర పోషిస్తుంది అనే దాని పైన కూడా మనకి చక్కగా చూపించడం అండ్ మనము దాన్ని ఎలా వాడుకోవాలి అండ్ రాబోయే రోజుల్లో మనకి ఏవిధంగా మనం వాటిని చూడగలవా లేదంటే ఇంతకుముందు ఉన్న చేతి పనులు కలలు ఇప్పుడు చాలా కనుమరుగయ్యాయి అలాంటివి ఇంకముందు జరగకుండా ఇప్పుడు ప్రస్తుతాన్ని ఉన్నదాన్ని కాపాడుకోవాలని మనము చాలా సినిమాల్లో కాని షోలలో కాని యాడ్స్లల్లో కాని ప్రక ప్రకటించిన ప్రకటనలల్లో కాని చాలా చూస్తూనే ఉన్నాము రేపటి రోజున మ్యూజియంలల్లో కాకుండా చేతి కళలు అవన్నీ మనతోనే ఉండి మనము దాన్ని కాపాడుకుంటూ రావాలి